హలో నమస్తే అండి మీరు ఆంధ్రప్రదేశ్ గైడేనా అండి అంటే మేము హైదరాబాదు నుంచి కాల్ చేస్తున్నాము అంటే మేము ఆంధ్రప్రదేశ్లో టొబాకో చూడడానికి వస్తున్నాము అండి ఎక్కడెక్కడ పండి నేను మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నాము అండి మా ఆయన గారు నేను మా అమ్మగారు మా డాడీ ఓకే అండి ఓకే అండి

ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి సరే అండి అంటే మనకి అవన్నీ చూడడానికి ఎన్ని డేస్ పడుతాయి అండి ఓకే అండి మరి రూము అన్ని ఫుడ్ అంతా ఎంత ఛార్జ్ పడుతుందో కాస్త చెప్తారా

ఓకే అండి సరే అండి సరే అండి అయితే మీకు రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత మీకు దిగిన తర్వాత ఫోన్ చేస్తాను అండి సరే అండి థాంక్ యూ అండి